నేను ఎస్బిఐని ఎంచుకుంటాను ఎందుకు అంటే అది నమ్మకమైన బ్యాంక్ అండ్ ఆర్బిఐ ఆధ్వర్యంలో పని చేస్తుంది ఎంతో నమ్మకమైన బ్యాంక్ అది చాలా ఏళ్ళ నుంచి ఉంది అండ్ మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది వడ్డీ రేట్ ఇస్తుంది అండ్ హోమ్ లోన్స్ కాని అండ్ పర్సనల్ లోన్స్ కాని ఇంక వేరే ఏ లోన్స్ అయినా సరే సులభంగా తీసుకోవచ్చు అండ్ వాళ్ళు అందించే సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నాణ్యతంగా ఉంటాయి ప్లస్ నమ్మశక్యంగా ఉంటాయి ఇంక ఇ ఇతర బ్యాంకులతో పోల్చుకుంటే ఈ బ్యాంక్ ఎస్బిఐ బ్యాంక్ చాలా బాగుంటుంది అండ్ పె ఊర్లలో కూడా ఈ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది మనం ఎక్కడికి పోయినా మెయిన్ ఇండియాలో ఉన్నా లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాంక్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఈ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది సో మన కార్డ్ అనేది మన ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది అండ్ ఇంకొకటి ఏందంటే ఎస్బిఐలో ఆమె చాలా ఆఫర్లు కూడా ఉంటాయి మనం కా ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే అమెజాన్లో తీసుకున్నప్పుడు ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ చెల్లి మనకు ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది అందుకే నేను ఈ బ్యాంక్ని నమ్ముతాను ప్లస్ కొంటాను ఉపయోగిస్తున్నాను ఫ్యూచర్లో కూడా ఉపయోగించదల్చుకున్నాను ఇంకా ఎస్బిఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఇది మనకు ఎస్బిఐ ఎస్బిహెచ్ కూడా ఉండేది ఇంకా ఎస్బిఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్ ఇప్పుడు అది వాళ్ళు తీసేసి ఎస్బిహెచ్ ఐకి మార్చేశారు మెయిన్గా ఇదేందంటే అన్ని బ్యాంక్ల కంటే ఇది అభివృద్ధి చెందుతుంది ఊర్లో అంటే విలేజ్లో కూడా కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ అయ్యాయి అండ్ పరిస మూలం ప్రాంతానికి కూడా ఈ బ్యాంక్ వెళ్ళింది